నేను రెండు వేల పంతొమ్మిది మోడల్ పల్సర్ బైక్ని కొనుక్కున్నాను అది నాకు చాలా ఇష్టమైన బండి నేను దాన్ని కొనుక్కోవడం నాకు చాలా ఆనందంగా ఉంటుంది బైకింగ్ చేయడానికి చాలా ఇబ్బ ఇబ్బంది లేకుండా బైక్ చాలా ఫాస్ట్ గా వెళ్ళడానికి నాకు ఆ బండి అంటే చాలా ఇష్టం బైకింగ్ కొన్నిసార్లు అలసటని ఇస్తుంది ఖచ్చితంగా ఎందుకంటే నా వృత్తిపరంగా నేను కొన్నిసార్లు ముఫై నలభై కిలోమీటర్లు ప్రయాణించవలసిన కొన్ని సందర్భాలు చాలా ఉన్నాయి అటువంటి టైంలో నాకు అలసటని చాలా అలసటనిస్తుంది అటువంటప్పుడు నేను కొన్నిసార్లు ఆగి నేను మళ్ళీ మరల తిరిగి ప్రయాణాన్ని నేను ప్రారంభిస్తాను అలాగే కొన్నిసార్లు చాలా దూర ప్రయాణాలకి వెళ్ళినప్పుడు నాతోపాటు నా ఆరోగ్య పరిస్థితులు కోసం ఒక ఫస్ట్ఎయిడ్ కిడ్ని నేను పట్టుకుని వెళ్తాను అలాగే బండి ప్రాబ్లమ్స్ ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దానికోసం ఒక టూల్ కిట్ని పెట్టుకుంటాను బండిలో అలాగే రే వర్షం వచ్చినప్పుడు వర్షం వచ్చే సందర్భాల్లో కూడా నేను రైన్కోర్టును పట్టుకున్న బైక్లో తీసుకుని వెళ్తాను అన్నిట్లకంటే ముఖ్యంగా పెట్రోల్ అనేది ఒక లీటర్ పెట్రోల్ నేను ముందుగానే ఉంచుకుని దాన్ని నాతోపాటు తీసుకుని వెళ్తాను ఇవన్నీ ఏంటి అంటే నా ఆరోగ్యం కోసం నా వ్యక్తిగతంగా కొన్నిసార్లు అప్రమత్తంగా ఉండడానికి వాళ్ళు దూర ప్రయాణాలు చేయడానికి ఇబ్బంది లేకుండా ఉండడానికి నేను ఇదంతా ఉంచుకుంటాను